హలో

గుర్తు పట్టినా అమ్మ చెప్పు అంటే డబల్ బెడ్రూమా సింగల్ బెడ్రూమా త్రిబుల్ బెడ్రూమా డబల్ బెడ్రూమ్ అంటే పన్నెండు వేలు ఉంది

మీకు ఎంతలో కావాలి తొమ్మిది పది వేలలో అంటే మొత్తము పెంట్హౌస్ దగ్గర వస్తుంది ఫస్ట్ఫ్లోర్లో కావాలంటే అంత తక్కువలో రాదు కనీసం పదకొండు పదివేలు అన్నా అవుతుంది ఏమిలేదు మెయింటెనెన్సు అలాగ ఐదు వందలు మీకు కారు ఉందా

ఏ మెయింటెనెన్స్ కడుతున్నావు కదా కార్ పార్కింగ్ ఏమి లేదు వాటర్ పైనకి వస్తాయి పైనకి వస్తాయి వాటర్ మంచినీళ్ళు కూడా పైనకి వస్తాయి

ఏది పెంట్హౌస్ది కావాల ఫస్ట్ ఫ్లోర్ది కావాల ఫస్ట్ ఫ్లోరు పన్నెండు వేలకు తక్కువ లేదమ్మ లేదు లేదు లేదు లేదు

తక్కువ అయ్యేటట్టు నీకు తక్కువలో రావాలంటే పెంట్హౌస్లో దొరుకుతుంది మరి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఉంది లిఫ్ట్కి పోవచ్చు జనరేటర్ ఉంది దానికి కూడా

అడుగుతాను నేను అడిగి చెప్తాను నీకు సరే సరే వచ్చి చూసుకోండి